అందరికీ నమస్కారం అండి మా అతిథులు మా ఇంటికి వస్తే నేను ఏం పెడతానా మా మా మా అతిధులు మా ఇంటికి వస్తే నేను వివిధ రకమైన వంటలు వంటకాలు అన్ని చేసి పెడతా వివిధ వంటకాలన్నీ కూడా చేసి మా అతిధులకు నేను పెడతా అండి ఎలాగో తెలుసా మా అతిధులు కానీ మీ అతిధులు కానీ ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు ముందుగా వాళ్లకు ఒక గ్లాస్ లేదా ఒక చెంబుని వాటర్ ఇస్తారు కదా అలాగే మన అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించడం ఒక లెక్క అయితే వాళ్ళకి వివిధ భోజనాలు చేసి పెట్టాలి అయితే మనం కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు వెజ్ తినే వాళ్ళు ఎలా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎలా అనేది ఉంటుంది అయితే మనము వెజ్ తినే వాళ్ళు ఎలా తింటారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఎలాంటి తింటారు అనేది మనకి తెలిసి ఉండాలి అయితే మన ఇంటికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను ఏం పెడతాను అంటే మా మా చుట్టాలలో వెజ్ తినే వాళ్ళు ఉంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అయితే నేను రెండు ఒకేసారి చేస్తాను ముందుగా మా ఇంటికి వచ్చిన వాళ్ళలో నేను వాళ్ళకి గారా బురా జంతికలు అలాగే అరిసెలు ఇవన్నీ స్వీట్స్ చేసి వాళ్ళకి ఇంటికి పార్సల్ చేసి పంపుతాను అలాగే వాళ్ళు రెండు రోజులు ఉండడానికి వస్తారు అలాగే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేను వివిధ వంటకాలు చేసి పెట్టాలి కదా అయితే ముందుగా వెజ్ తినే వాళ్ళకి ఏమో నేను నేను చికెన్ మటన్ బిర్యానీ అలాగే ఫిష్ ఇవన్నీ కూడా పెడుతు ఉంటాను ప్రాన్స్ ఇవన్నీ పెడుతు ఉంటాను అలాగే అలాగే

ఇప్పుడు అనుకో మీ ఇంటికి వస్తా నేను సాధారణంగా ఎవరైనా అనుకుంటారు నేను మీ ఇంటికి వస్తా నాకు ఏం పెడతారు అనుకుంటారు కదా అలాగే అలా కాకుండా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీకు మటన్ కోస్తా యాట కోస్తా అంటారు అలా అనడం తప్పు ఎందుకంటే నాకు నచ్చిన వాటిలో మీకు ఏదో ఒకటి తెచ్చి పెడతాను అదే ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇంటికి వచ్చేటప్పుడు వెజ్ తినేవాళ్ళకి వెజే పెట్టాలి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజే పెట్టాలి అనేది నాది మా ఇంటికి వచ్చిన వారికి నేనైతే అలా పెడుతూ ఉంటాను బికాస్ ఎందుకు అని అంటే ఇప్పుడు మేము నాన్ వెజ్ తినేవాళ్ళకి వెజ్ పెట్టారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏందబ్బా వీళ్ళు నాకు చికెన్ పెట్టే వాళ్ళు మటన్ పెట్టే వాళ్ళు దాల్ పెట్టారు ఏంటి అని అనుకుంటారు వాళ్ళ దగ్గర ఏమో పైసలు లేవమో అని తప్పుడు అనుకుంటూ ఉంటారు అలా కాదు అలా కాకుండా మనకి ఉన్నదాంట్లోనే మన సొమ్ము ఉన్న దాంట్లోనే ఈరోజు రేపు ఎల్లుండి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒక్కరోజు అయినా వాళ్ళకి ఏదో ఒక్కటి నీస్ అటువంటిది వండి పెడుతు ఉండాలి అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను వివిధ రకంగా అయినా బోటీ చికెన్ లివర్ ఫ్రై అటువంటివి అన్నీ కూడా పెడతాను అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళుకి దాల్ అలాగే దాల్ అలాగే గోంగూర ఫ్రై ఆలుగడ్డ ఫ్రై దాని తర్వాత బ్రింజాల్ ఫ్రై అని పెడుతు ఉంటాను అలాగే ఇప్పుడు ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా కొంత ఆశ ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి పండక్కి మీ ఇంటికి చుట్టాలు వస్తారు చుట్టాలు వచ్చిన వాళ్ళు ఒక రోజులో వెళ్ళిపోతారా వెళ్ళీ పోరు కదా వాళ్ళు రెండు రోజులు ఉంటూ ఉంటారు అప్పుడు మనం వాళ్ళకి మన మర్యాదలు చేయాలి

చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మెయిన్గా మనము మానవాళి మర్యాదలు చేయాలి అలా చేస్తేనే చుట్టాలకి సంతోషం అలా చేస్తేనే చుట్టాలు నేను వచ్చాను కదా మానవాళి చేశారు మర్యాదలు చేశారు అని బాగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఎవరైనా మన మన ఇంటికి కానీ లేదంటే మన సహోదరులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనము కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పెడుతు ఉండాలి అయితే నేను ఒకసారి మా ఇంటికి చాలా నాకు చాలా గుర్తు అయిన విషయం ఇది మా ఇంటికి

దాని తర్వాత చుట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి ఊరికే చేయాలి కదా నేను గులాబ్ జాములు ఒక బకెట్ గులాబ్ జాములు చక్రాలు పొంగలు ఇవన్నీ చేసి కూడా మా చుట్టాలకి పెట్టాను వాళ్ళందరు మేము బాగా ఉన్నాయి మేము ఇంటికి తీసుకువెళ్ళి రోజు ఇదే తింటాం అని చెప్పేసి తింటూ వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు అలాగా చుట్టాలు వచ్చినవారికి మర్యాదలు అనేవి చాలా చక్కగా చేయాలి అప్పుడు వాళ్ళు చాలా సంతోషం ఇచ్చి వాళ్ళకి మనకి ఇంకొకటి తెలుసా వాళ్ళు మనకు అక్కడ నుంచి వాళ్లు వదిలిపెట్టి పో బుద్ధి కాదు ఎవరైనా సరే వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక రోజులో వెళ్ళిపోతే వాళ్ళకి చాలా బాధాకరం అనిపిస్తు ఉంటుంది ఎందుకని అంటే వాళ్ళు ఒకరోజు తింటారు తినరో వాళ్ళకి ఏమీ తెలియదు అలాగే వాళ్ళు ఒక వారం రోజులు మూడున్నర రోజులు వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి మనం ఏం పెట్టాము ఎలా పెట్టాము ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళు మనకి మానం మర్యాదలు అంతా మనకి చేస్తు ఉంటారు అండి అందుకనే చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా మనము ఎలాంటి వంటలు పెడితే వాళ్ళు చాలా ఆనందిస్తారు ఇలాంటి వంటలు పెట్టడం ద్వారా వాళ్ళు మనకి మళ్ళీ మళ్ళీ ఇంటికి రావాలి అనిపిస్తుంది అలాంటి వంటలు చేసి వాళ్ళకి పెట్టడం ద్వారా వాళ్ళు అనుకుంటారు ఎక్కడైనా ఇప్పుడు సెలవులు వస్తాయండి వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు ఓహో అన్నయ్య వాళ్ళింటికి పోతాం అన్నయ్య వాళ్ళు అయితే చాలా మంచి వంటలు పెడతారు అక్కడ పోతే చాలా బాగా తినచ్చు అంటు ఉంటుంది అలాగా ఇంకోటి ఏంటంటే మన పక్కింటి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం పెట్టరు వీళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం పెట్టరు కానీ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు పెడతారు అండి అలాంటి ఒక మన మీద మంచి అభిప్రాయం రావాలి కానీ వాళ్ళు ఏం పెట్టారు అనే అభిప్రాయం అనేది మన మీద రావద్దు ఎందుకంటే మనం మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము ఎలా నడుస్తామో మనం ఎలా చేస్తు ఉంటామో అప్పుడే వాళ్ళు మనల్ని ఇష్టపడుతు ఉంటారు అయితే చాలామంది ఎక్కడ మైనస్ పాయింట్ చేస్తు ఉంటారో తెలుసా చాలామంది ఏంటని అంటే అంత అంతా చాలా బాగా బాగానే ఉంటుంది బట్ వాళ్ళు మనం చేసే పద్ధతి పద్ధతులు అంటే మనం ఎలాంటి వంటలు చేస్తున్నామో ఎలాంటి వంటలు చేయడం ద్వారా మనం వాళ్ళకి అర్థమవుతుందో మెయిన్ అది అన్నమాట ఇప్పుడు సపోజ్ నాకు ఏమీ వంటలు రావు నా ఇంటికి చుట్టాలు వచ్చారు అప్పుడు నేను వాళ్లకి ఎలా సర్వ్ చేయాలి నాకు రాదు నేను బయట నుంచి పార్సిల్ తెప్పిస్తాను చికెన్ మటన్ బగారా అన్నం ఏదేదో బయట నుంచి తెప్పిస్తాను వాళ్ళకి ఎంబటే అర్థం అయిపోతుంది ఇది ఏంది హోటల్ స్మెల్లాగా ఉందే ఇది ఏంది హోటల్లాగే ఉందే అని వాళ్ళ కి అర్థం అయిపోతుంది అలాంటి బాధలు లేకుండా మనము ఏదో సొంతంగా వంటలు నేర్చుకొని మన సొంతంగా మనం వంటలు ప్రిపేర్ చేసి మన చుట్టాలకి పెట్టేటప్పుడు ఉంటుంది కదా ఆనందం చాలా బాగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి మనం మళ్ళీ గుర్తు వస్తా ఉంటాము అన్నమాట ఎట్లా అని అంటే మళ్ళీ మా చుట్టాలు వచ్చారు కదా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కదా వాళ్ళకి ఏం వండి పెడితే బాగుంటుంది ఏ ఏ వంటలు తింటే బాగుంటుంది అలాగే వంటల ద్వారా ఎన్ని పద్ధతు ఎన్ని పదార్థాలు ఉంటు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి మంచిగా ఒక అనుభూతి ఉంటూ ఉంటుంది అలాగే ఇంకోసారి మన ఇంటికి రావాలన్నా కూడా వాళ్ళకి చాలా ఆనందకరమైనవిగా ఉంటు ఉంటుంది అలాగే మన ఇంటికి వచ్చిన అతిథులుకి మన ఇంటికి వచ్చిన చుట్టాలకి మనం పెట్టే వంటల్లోనే మనం ఏంటి మనం ఎలా ఉంటున్నాము వాళ్ళతోటి మనం వాళ్ళని ఎలా చూసుకున్నాం అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇంటికి మనకు కొంతమంది అతిథులు వస్తు ఉంటారండి వాళ్ళని మనం ఏ విధంగా చూస్తాము అంటే వాళ్ళని చూసే చూపులో ఉంటుంది ఇప్పుడు మనం ఇంటికి వచ్చాము ఎహే కూర్చోండి ఎహే రండి అని అంటే బాగుండదు వాళ్ళు మనం ఏ విధంగా మాన మర్యాదలు చేస్తామో వాళ్ళకి ఏ విధంగా వంటలు చేసి పెడతామో అప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంకోసారి వీళ్ళ ఇంటికి రావచ్చా రావద్దా అని మనకి తెలుస్తు ఉంటుంది అలాగా మనం చేసే పద్ధతిలోనే మనం ఏంటో వాళ్ళకి అర్థం అయిపోతు ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం సెలవులు వస్తు ఉంటాయి ఎండాకాలం సెలవులలో చాలామంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వీళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ఎక్కువగా ఏ ఇంటికి వెళ్తారండి నిజం చెప్పండి ఎక్కువ ఏ ఇంటికి వెళ్తారంటే ఎవరు బాగా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు బాగా తిండి పెడతారు పిల్లలకి ఎక్కువగా ఏమి ఇష్టం తిండి ఇష్టం వాళ్ళ ఇంటికి పోతే అప్పుడు వాళ్ళు అంటారన్నమాట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు బాగా తిని పెడతారు వీళ్ళ ఇంటికి పోతే వీళ్ళు పెట్టరు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు పెడతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అలాగా ఏ ఇంటికి పోతే వాళ్ళకి ఫుడ్ బాగా దొరుకుతుంది వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా అలాగే మనము వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళని చూసుకుంటాము వాళ్ళు అప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఏ ఇంటికి వెళ్లాలన్నా కూడా ఫస్ట్ మనం గుర్తు వస్తాము అలాగా వాళ్ళని చూసుకోవాలి మనం అలా చూసుకుంటేనే రెండోసారి వాళ్ళు మన ఇంటికి రావడానికి వీలు ఉంటు ఉంటుంది లేకపోతే మన ఇంటికి కాదు కదా మన ఇంటి గడప కూడా తొక్కరు కాబట్టి మీరు అందరు కూడా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది నేర్చుకోవాలి అప్పుడే మన చుట్టాలకి ఈ విధంగా ఉంటుంది మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఏమేమి వండి పెడ వండి పెట్టాలి అని అనుకుంటున్నాను అని అంటే ఇప్పుడు రేపు వచ్చే నెల పదహారవ తారీకు మా ఊరిలో గుడి జాతర జరుగుతు ఉంటుంది అప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తారు అప్పుడు నేను వాళ్ళకి ఏమి వండి పెట్టాలి అని ఇప్పుడు నుంచి ప్లాన్ వేస్తున్నాను అయితే వాళ్ళు వచ్చిన ముందు రోజు నేను వాళ్ళకి జస్ట్ పప్పు అన్నం కలిపి పెడతాను కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రోజున నేను వాళ్ళకి చికెన్ మటన్ అలాగే వాళ్ళకి ఏమన్నా తాగుడు ఏమన్నా ఉంటే వాళ్ళకి తెచ్చి వాళ్ళకు పెడుతు ఉంటాను అలాగే వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు అని నాకు తెలిసినప్పుడు వాళ్ళకి ఏమేమి పెట్టాలి అని చెప్పేసి నిన్ను ప్రిపేర్ చేసుకుంటు ఉంటాను అయితే వాళ్ళు పండగలలో మా ఇంటికి వచ్చి మూడు రోజులు ఉంటారని నాకు చెప్పారు ఆ మూడు రోజులు వాళ్ళకి ఎలాంటి వంటలు పెడితే బాగుంటుంది వాళ్ళు ఎలాంటి వంటలు పెడితే నన్ను లైక్ చేస్తారు నా మా మా ఇంట్లో వంటలు బాగున్నాయని చెప్తారని నేను డిసైడ్ అవుతున్న చికెన్ మటన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏం పెట్టాలి మరి నాకు చాలా ప్లాన్లో ఉన్న అయితే మనము వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళకి మనం పప్పు ఇచ్చి వెళ్తే బాగుంటుంది కదా సున్నుండాలు చక్రాలు లడ్డులు గారెలు బూరెలు ఇవన్నీ నేను చేసి ముందుగానే ప్యాక్ చేసి వాళ్ళు వచ్చి మా ఇంటి నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటు ఉంటాను అన్నమాట ఇవన్నీ పంపించాలి కదా అని నేను ప్లాన్ చేసుకుంటు ఉంటాను అయితే ఇవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెడుతు ఉంటాను వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్తుంటారు అలాగా రేపు వచ్చే నెల పదహారవ తారీకు మా ఇంటి చుట్టాలు రాబోతున్నారు అప్పుడు నేను వాళ్ళకి వివిధ రకాలైన వంటలు

అలాగే అందులో మనము అప్పడాలు గారెలు బూరెలు చేసి సర్వింగ్లో తింటే ఉంటుంది కదా కేక ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అద్భుతం వేరే లెవెల్ అంటారు కదా అట్లా ఉంటుంది అన్నమాట అందుకనే మీ ఇంటికి చుట్టాలు వస్తారు బాగానే ఉంటుంది వాళ్ళు ఏ వంటలు తింటారు వాళ్ళు ఏ వంటలు తింటే మంచిది ఏ వంటలు వాళ్ళకి చేస్తే మంచిది వాళ్ళు ఏ వంటలు తింటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఈ వంట తింటే బాగుంటుంది ఏమో ఆ వంట తింటే అభివృద్ధిగా ఉంటుంది ఏమో అని చెప్పేసి అనుకుంటు ఉంటాము అందుకని చెప్పి మనం ఏ వంట చేస్తే మంచిదో ముందుగా ప్రిపేర్ చేసుకుంటు ఉండాలి కాబట్టి మీరు మీరు అందరు కూడా ఏ వంట చేస్తే వాళ్ళు తింటారు ఏ వంట చేయకుంటే తినరు అని చెప్పేసి మీరు ముందుగానే వాళ్ళను తెలుసుకోండి కాబట్టి మీరందరు కూడా మీరందరు కూడా ఏమన్నా మీ ఇంటికి అతిధులు వచ్చినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా అన్నది నాన్ వెజ్లో వాళ్ళు ఏది ఇష్టపడతారు అని చెప్పేసి వాళ్ళకు పెట్టాలి బికాస్ అలా పెట్టడం ద్వారా మీరు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎలా చూసుకుంటారని ఇప్పుడు మా ఇంటికి మా అక్క పిల్లలు వచ్చారండి ఫోర్ మెంబర్స్ ఉంటారు ఫోర్ మెంబర్స్లో ఇద్దరు ఏమో నాన్ వెజ్ ఇష్టపడతారు ఇద్దరు ఏమో వెజ్ ఇష్టపడతారు నేను వాళ్ళకి ఏం పెట్టాలి నాకు ఏమైనా అర్థమే కాదు అప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలో నాకు అర్థం కానప్పుడు

అలాంటి బాధలు మీకు రాకుండా ఎంబటే మీకు లైక్ చేయాలి ఫుడ్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు ఒక్కసారే రారు కదండీ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ టెన్ టైమ్స్ ఇట్లా వస్తుంటారు కాబట్టి మనకి తెలుసు ఏం పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను వాళ్ళకి ఏం వండి పెట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యా పెట్టే దానికి కూడా రెడీగా ఉన్నాను మా అతిథులు మీ అతిథులు ఎవరైనా మీ ఇంటికి వచ్చేటప్పుడు వారు ఎలాంటి ఫుడ్ని లైక్ చేస్తారు ఎలాంటి ఫుడ్ తింటే వాళ్ళు ఇంకోసారి వాళ్ళు మీ ఇంటికి వస్తారు ఎలాంటి ఫుడ్ తింటేనే మీ ఇంటికి వాళ్ళు రావాలి అనుకుంటారో అలాంటి ఫుడ్ని మనం వాళ్ళకి వండి పెట్టండి అప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా అంటే చాలా ఏంటి ఇంకా బొచ్చడు అంటే బొచ్చడు వాళ్ళు సంతోషపడతారు అన్నమాట మీకు అసలు ఆ ఆనందమే వేరు కాబట్టి మీరు అందరు కూడా మీ ఇంటికి వచ్చిన చుట్టాలని మీరు ఎలా సంతోషించాలి మీరు ఎలా సంతోషిస్తే వాళ్ళు బాగుంటారు అని చెప్పేసి చెప్పాల్సి చెప్పాల్సి వస్తుంది అలాగే ఒకరోజు గతంలో అనుకుంటా

మా మామయ్య గారు అనుకుంటా అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని బాగానే పెట్టారు ఫుడ్ అయినా మనకి పెట్టారు వాళ్ళు వచ్చింది ఫెస్టివల్ కదా వచ్చింది ఊరంతా చికెన్ తెచ్చుకొని తింటుంటే అంటే వాళ్ళు తెచ్చుకోలేదు అంటే నేను ఏమి బ్యాడ్గా అనట్లేదు బికాస్ ఎవరైనా కూడా ఈ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారు అని ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం నా ఇంటికి మీరు వచ్చినా కూడా వాళ్ళందరు అంతే అంటారు నేను ఒకరి ఇంటికి వెళ్ళినా కూడా బాగా ఇక్కడ ఏమి తెచ్చి పెడతారో ఏమో అని ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం కానీ మేము వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి వంటకాలు కూడా తెచ్చి పెట్టలేదు ఎలాంటి వంటలు కూడా చేయలేదు అప్పుడు మేము ఏం తినాలి ఏం తింటే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాం అప్పుడు వాళ్ళు మాకు చాలా ఆనందంగా ఇంకొక వంట పెట్టారు అన్నమాట అది ఏంటో తెలుసా చెప్పడానికే చిరాకు అన్నమాట గొడ్డుకారం తెచ్చిపెట్టారు అయితే మేము అప్పుడు అనుకున్నాం కదా ఏదో ఒక కూర మాకు బాగానే ఉంటుంది అని చెప్పి మేము ఆనందంగా తిన్నాము కానీ

వాళ్ళకు వాళ్ళ దాంట్లోనే వండండి అప్పుడైతేనే మీ యొక్క చుట్టాలు అనేది మీతోటి బాగా కలిసిమెలిసి ఉంటారు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా మీకు అదే మర్యాదలు చేస్తుంటారు కావున ఎవరు కూడా వాళ్ళ చుట్టాలని అమర్యాదలు చేయకూడదు మర్యాదతో వాళ్ళ చుట్టాలని మీరు వండి పెట్టడం ద్వారా చుట్టాలు ఇంకా ఆనందం పడుతు ఉంటారు థ్యాంక్ యూ